మా నాన్నగారైతే పశువులు అనేవి కొంటూ ఉండేవారు అదేంటంటే మేకలు కూడ కొనేవారు గేదులు కూడ కొనేవారు అది మేము జెర్సీ గేదె అనేది మాకు మా చినాన్న వాళ్ళకి తెలుసున్నవాళ్లు అని చెప్పేసి మాకు అక్కడనుంచి అంటే కేరళ కేరళ కర్ణాటక ప్రాంతం నుంచి వాళ్ళు దిగుమతి చేస్తూ ఉంటారనమాట అక్కడనుంచి మనకి తెలుసున్నవాళ్ళ ద్వారా తెప్పించారనమాట అదైతే ఒక్కటి రెండు లక్షలు రూపాయలైతే రీసెంటుగా పలికింది ఇందులో కూడ మనకి పాట అనేది జరుగుతూ ఉంటుంది అనమాటండి అంటే ఎవరు ఎక్కువుగా ఉంటే మంచి జాతి రకాలు ఆళ్లకే ఎక్కువుగా ఇస్తూ ఉంటారనమాట అలాగే మేము మేమైతే అయ్యి ఒక్కటి మేము జెర్సీది కొన్నాము అలాగే ఇంకోటి ఏంటంటే మంచి మేలు రకం జాతి గేది అని చెప్పేసి మనకొకటి దొరుకుతుంది అదికూడ మేమొకటి కొనుకున్నాం అదైతే ఒక లక్షా యాభైవేలు ఎనభైవేలు వరకు ఉంటుంది అది ఇంకా మేకలు కూడా మేము చిన్నగా ఉన్నప్పుడే వాటిని తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే అవి చిన్నగా ఉన్నప్పుడైతే మనకు తక్కువ రేటు పడతాది అనమాటండి అంటే మేము ఒక పాతికవేలుకి ఒక చిన్నగా ఉన్న మేకని తెచ్చుకుని వాటిని పెంచి మేము ఒక అరవైవేలుకి అలా అమ్ముతూ ఉంటాం అనమాట మేకకు మంచి మంచి ఏంటంటే ఇప్పుడు మొక్కజొన్న ఆకులు అలాంటివి పెట్టడం ఇంకా గేదులుకి ఏమో తవుడు మొక్కజొన్న అలాంటివి పెట్టడం వల్ల ఇవి మనకి ఎక్కువ పాలు అనేవి గేదులు ఇవ్వటం జరుగుతుంది అలాగే మేకలు కూడ చాలా బలంగా పెరగటం జరుగుతుంది వీటి ద్వారా అయితే మేమైతే దాదాపు మేము ఒక ఆరు లక్షలనేవి మాకు ఆదాయం అనేది వీటిమీద వస్తూ ఉంటుంది అనమాట దీన్నివల్ల మేము కూడ మేము చాలా ఒక పొలమనేది సంపాదించుకోవటం జరిగింది